కండవల్లి హెప్సిబా పోరిన్స్ పులిదిండి వీర వెంకట సాయి ప్రణీత్ జంగం హర్ష వెంకట వర్ధన్ దోనిపూడి సత్యనాగ వెంకట త్రినైనీ దుండి వీర వెంకట జస్మితా శ్రీవల్లి